ఈ పోటీ ప్రపంచల్లో వ్యాపారం చెయ్యడం ఎంతో కష్ట సాధ్యమైన పని కానీ ఉద్యోగం కంటే వ్యాపారం ఎంతో ఆర్థిక లాభాన్ని చేకూర్చి పెడుతుంది అయితే పోటీ ప్రపంచంలో ఏ వ్యాపారాన్ని చేస్తున్నా ఆ వ్యాపారంలోకి కొత్త కొత్త వస్తువులను కొత్త కొత్త డిజైన్లకు సంబంధించిన వాటిని తీసుకుని వచ్చి మనం వ్యాపారం చేయాల్సి ఉంటుంది దీనికి పెట్టుబడి కానీ మన దక్షత కానీ చాలా అవసరం కొన్ని సందర్భాల్లో మనం వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి ఎన్నో వ్యూహాలను అవలంభించాల్సి వస్తుంది దానికై అనుభవజ్ఞులైన సలహాలను తీసుకోవాల్సి వస్తుంది వ్యాపారంలో కొంత మనం నష్టాన్ని కూడా చూడాల్సి వస్తుంది అటువంటి సందర్భాల్లో మన కుటుంబం మన కుటుంబ సభ్యులు మనకు సహాయం చేసినట్టయితే మనము అటువంటి నష్టాలను కూడా అధిగమించి అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది వ్యాపారం అన్నది ఒక్కరు చేసే దానికన్నా కుటుంబం వారందరూ కలిసి నిర్వహిస్తే లాభ నష్టాలన్నవి అందరికీ తెలిసి ఉండి వ్యాపారం చక్కగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది సొంత వ్యాపారం ఎంతో మేలు